నాకు డ్రాయింగ్తో తొలి పరిచయం ఏడు ఏళ్ల వయసు నుంచే ఉంది నేను నా చిన్నప్పుడు ఎక్కువగా కార్టూన్స్ చూస్తూ ఉండేదాన్ని అందులో వచ్చే కార్టూన్స్ను ఎక్కువగా గీస్తూ ఉండేదాన్ని అందులో వచ్చే డోరేమాన్ ఇంకా టామ్ అండ్ జెర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఎక్కువగా వాటి బొమ్మలను నేను గీస్తూ ఉండేదాన్ని మోటుపత్లు ఇలాంటి బొమ్మల్ని నేను ఎక్కువ గీస్తూ ఉండేదాన్ని అయితే ఒకసారి నేను ఒక దృశ్యాన్ని చూశాను అది ఎలా ఉందంటే చుట్టూ కూడా పచ్చటి చెట్లు వాటి మధ్యలో ఒక చిన్న ఇల్లు అందులో ఒక చిన్న అందమైన కుటుంబం అదేవిధంగా దూరంగా

ఈ విధంగా ఎంతో అర్థానిచ్చే ఆ డ్రాయింగ్ని నేను గీసిన తర్వాత దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులో అనిపించే భావాలను తెలియజేశాను